చెప్పండి అన్న చెప్పండి అన్న ఒక మధ్యతరగతి వాళ్ళకి సంబంధించినవి కొన్ని ఏమన్న మంచి యాప్స్ ఒకటి

ఇప్పుడు అవి మనకి అంటే పర్ ఇయర్లీ యాప్స్ గిట్ల ఏమన్న ఉంటాయా అన్న అంటే సంవత్సరానికి వచ్చే తగ్గట్టుగా యాప్స్ ఏమన్న ఉంటయా

ఇక మనకు ఇంట్లో వస్తువులకు కూడా ఉంటాయా ఏమన్న వెహికల్స్కి వాటికి బండ్లకి ఇప్పుడు హెల్త్ అంటే మనకు మరల యాక్స్డెంట్ అవి ఇవి అవన్నీ కథ కథ ఉంటాయి కదా అన్న

ఒక మంచి ఏదన్న ఒక యాప్ ఉంటే చెప్పండి అన్న మాది తీసుకుంటాను సరే తీసుకుంటాం అన్న మంచిది